మా స్నేహితుడు అబి మౌంటైన్ బైకింగ్కు చాలా కాలంగా ఆసక్తి ఉండే ఆసక్తిగా ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు వేసవిలో మా గ్రూప్ క కర్మటల్ క కర్ణాటకలోని కొడగు హిల్స్ వైపు ఒక ఒక బైకింగ్ అడ్వెంచర్ ప్లాన్ చేశాము మా టార్గెట్ తలకావేరి నుండి భగమండల వరకు అరవై కిలోమీటర్ల హిల్ ట్రెక్ ఉదయం ఐదు గంటలకు ప్రారంభించాము దారిలో మాకు చాలా మట్టి మార్గాలు జంతువుల భయం భయప బయటపడ్డ టైర్లు ఎదురయ్యాయి అద్భుత క్షణాల వంటి ఎత్తైన ఎత్తైన మౌంటెన్ నుంచి వైఖరి నదీ ప్రవాహం చూసి చూడగలిగాము గమ్యం చేరుకునే చేరుకునే సరికి నాలుగు గంటలు అయ్యంది సాయంత్రం నాలుగు గంటలకి భగ భగమండల చేరు భగమండల చేరుకున్నాము తీరా శరీరం అలసిపోయిన మనస్సు ఉల్లాసంగా ఉంది అద్భుతం ఇది మళ్ళీ చెయ్యాలి అంది మా ఫ్రెండ్ గాడు